నాకు పెయింటింగ్ అంటే చాలా ఇష్టం ఎందుకు అంటే దాన్ని రంగులతో రూపొందించి మంచి ఆకర్షణీయంగా బయటికి తీసుకొస్తారు ఒక రూపంని ఆ రూపాన్ని చూస్తానికి అందరూ ఇష్టపడతారు అలాంటి కళ అంటే నాకు చాలా ఇష్టం ఎందుకు అని అంటే దాన్ని చూస్తానికి అందరూ ఇష్టపడతారు కాబట్టి